అవును మ్యాడం కిషోర్ క్యాబ్ డ్రైవరేనండి ఓకే మ్యాడం టోటల్గా మీరు ఎంత మంది వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నారండి టోటల్గా సిక్స్ మెంబెర్స్ వెళదాం అనుకుంటున్నారా అండి ఓకే అండి మీరు అక్కడ స్టే ఏమైనా చేస్తారండి లేకపోతే మళ్ళి వచ్చేస్తారా అండి తిరిగి ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఒకవేళ మీకు వర్క్ గానీ అవ్వకపోతే మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ అనేది పడతాయి మ్యాడం మీరు ఏంటి డ్రైవర్కి ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది అలాగే కంపెనీకి కూడా ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది మ్యాడం మీరు అక్కడ అకామిడేషన్ గట్టా ఏమైనా ఉంటారా మ్యాడం అక్కడ అక్కడ ఉండటానికి స్టే గట్టా అకామిడేషన్ ఓకే మ్యాడం అదే టోటల్గా అయితే మేము మా డీటెయిల్స్ మీకు పంపుతాం మ్యాడం మేము డ్రైవర్ ఆ డ్రైవర్ డీటెయిల్సు అలాగే డ్రైవర్ ఫోన్ నెంబర్ అలాగే మీకు ఏ కార్ అయితే పంపిస్తామో ఆ కార్ డీటెయిల్స్ ఫోటో పంపిస్తాము మేము అసల మీ కాకినాడ దగ్గర మేం ఎక్కడికి రావాలండి

డీటైల్సు ఐడియా ఉంది మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఆ ఓకే మ్యాడం మొత్తం అన్ని పెడతానండి అలాగే మీరు మాకు డీటెయిల్స్ చెప్పారు కాబట్టి అలాగే నేను మా డ్రైవర్కి చెప్తాను అలాగే నేను మా డ్రైవర్కి మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీరు డ్రైవర్కి కూడా కాంటాక్ట్ అయితే ఆ డ్రైవెర్కి చెప్పండి ఎక్కడికి రావాలో ఏంటి అని చెప్పేసి కుదిరితే లైవ్ లొకేషన్ పెట్టండి మ్యాడం డ్రైవెర్కి ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే త్యాంక్ యు త్యాంక్ యూ